మా కుటుంబంలో ఎవరికి అయినా ఒంట్లో బాగాలేనప్పుడు నేను చేసే కొన్ని వంటకాలు వాళ్ళకు కోల్డ్ కఫ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఎల్లిగడ్డ కారం కానీ ఇంకా ఏదైనా చేసి పెడితే కొంచెం తగ్గుతుంది అని అంటారు కాబట్టి నేను ఆ వంటకాలు వాళ్ళకు చేసి పెడతాను అలాగే ఉప్మా కానీ ఏదైనా ఇస్తే వాళ్ళకు తగ్గిపోతుంది బాగా జ్వరం ఉన్నట్టయితే వాళ్ళకి తడి బట్టతో తుడవడం కానీ జండు బామ్ పెట్టడం కానీ ఆవిరి పెట్టడం కానీ అలాంటివి ఏవైనా చేస్తాను అలాగే పూరి కానీ ఏదైనా తింటే అవి ఆయిల్ ఫుడ్ కాబట్టి అలాంటివి నేను ఏదీ వాళ్ళకి వంటకాలు చేసి ఇవ్వను చపాతి లాంటివి అలాంటివి చేసి ఇస్తాను అలాగే ఎల్లిగడ్డ కారం నూరినట్టయితే దాంట్లో అల్లం అనేది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి అది నేను చేసి ఇస్తాను అలాగే ఇంకా వాళ్ళకి కోల్డ్ అయినట్టు అయితే వాళ్ళకి వేడి వాటర్ పెట్టడం కానీ దాంట్లో ఊమా అవి ఇవి వెయ్యడం కానీ చేస్తాను మా కుటుంబంలో చాలా మందికి ఫీవర్ కానీ అలా వచ్చినట్టయితే వాళ్ళకి ఆవిరి పట్టడం కానీ తడి బట్టతో తుడవడం జండూ బామ్ పెట్టడం అలాంటివి చేస్తాను అలాగే వాళ్ళకి మంచి తినడానికి మంచి ఫుడ్డు ఇస్తాను ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు అన్నం గిట్ల తినడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీవర్ రావడం అనేది జరుగుతుంది అందుకోసం వాళ్ళకి ఉప్మా అయినా చపాతీ అయినా కొంచెం ఉప్మా అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకు కరెక్టుగా సప్లై అవుతుంది అని కొంచెం ఫీవర్ తగ్గి కొంచెం అవకాశం ఉంటుంది అని అలాంటి ఉప్మా అని ఏదైనా చేసి ఇస్తాను అలాగే ఇంకా వాళ్ళకి కఫ్ ఇలా అయినట్టయితే కొన్ని మిరియాల పాలు అలాంటివి ఏవైనా తీసుకుని ఇస్తాను బనానాసు అవి తింటే కొంచెం వాళ్ళకి ఏమంటారు సర్ది అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి కారం ఏమంటే కొంచెం కారంగా ఉండే వస్తువులు వాళ్ళకి ఇస్తే కొంచెం సర్ది అయినట్టు అయితే కారంగా ఉన్న వస్తువులు వాళ్ళకి ఇస్తే కొంచెం తగ్గిపోతుంది కారం అనేది తగ్గిపోతుంది అని మనకు తెలిసిన విషయమే కాబట్టి కారం లాంటివి నూరి వాళ్ళకు ఇస్తే కొంచెం తగ్గిపోతుందని మనం అందరం అనుకుంటాము ఇంకా ఫీవర్ ఇంకా అట్లా వచ్చినట్టయితే వాళ్ళకి మంచిగా తడి బట్టతో తుడవడం అది ఇది చేయడం జండూ బామ్ పెట్టి రాయడం వాళ్ళకి మంచి ఫుడ్డు మంచి ఆరోగ్యమైన వంటకాలను వాళ్ళకు ఇవ్వడం చాలా మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ వచ్చింది కాబట్టి తొందర తగ్గిపోవాలని మంచి మంచి వంటకాలు చేసి ఇవ్వాలి ఇంకా మంచి ఫుడ్ చేసిస్తే వాళ్ళకి తొందర ఫీవర్లో నుంచి బయటకి వచ్చేస్తారు కొన్ని వంటకాలు వాళ్ళకి చిట్కాలు కొన్ని మనము వాడుకోవాలి ఎప్పుడు కానీ మన పల్లెటూళ్ళల్లో అయితే కొన్ని చెట్టు చెట్టువి మందులు అవి ఇవి వాడుతారు కానీ సిటీలల్లో అయితే చెట్లు మందు అవి ఇవి వాడడం అనేది జరగదు కానీ మన పల్లెటూళ్ళల్లో మనం చాలా మంచి ఆరోగ్యమైన వంటలు చేసి వాళ్ళకి ఇస్తాము కాబట్టి వాళ్ళు మంచిగా తిని తొందర ఆరోగ్యంగా మేలుకుంటారు ఇంకా అలాగే ఇంకా సర్ది ఇట్లా అయినప్పుడయితే మంచిగ వాళ్ళకి వేడిగా ఆవిరి చేసుకోవడం లేదంటే ఎండకు కూర్చోవడం మంచి పాలు విటమిన్స్ రావడం అలాంటి ఆరోగ్యకరమైనవి చూడాలి ఇంకా కారం మంచిగా ఎక్కువ అంటే సర్ది అయిన వాళ్ళకి అంటే కారం నూరి ఇవ్వడం మిరియాల పాలు ఇవ్వ డం మంచి ఆరోగ్యమైన ఆరోగ్యమైన వీటిని వాళ్ళకు అందిస్తే వాళ్ళు చాలా మంచిగా మేలుకుంటారు అలాగే కొన్ని ఇంక ఫీవర్ కఫ్ ఇంకా ఏదైనా వాళ్ళకి ఏదన్నా డిసీజ్ ఉన్నా వాళ్ళకి మంచి ఐటమ్ మనం చేసి ఇవ్వడం బెస్ట్ షుగర్ కానీ అలా ఉంటే వాళ్ళకి ఏమంటరు జావ పట్టడం కానీ ఎందుకంటే వాళ్ళు చక్కెరలు ఎక్కువ ఏమంటరు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ టీలో చక్కెర వేసుకుని తాగకపోవడం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాగి జావ అలాంటియి ఇస్తే వాళ్ళు తొందర వాళ్ళకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ఏవైనా డిసీజ్ ఉంటే వాళ్ళకి మార్నింగ్ లేవగానే కరెక్ట్గా ఫుడ్డు తీసుకోవడం అలాగే ఈ రాగి మాల్ట్ అలాంటివి స్ప్రౌట్స్ లాంటివి అలాంటివి తీసుకుంటే వాళ్ళు చాలా తొందర అంటే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ ఇట్లా రావడంతో తొందర మేల్కోవడం జరుగుతుంది ఇంకా ఇంకా ఇంకా వాళ్ళకి అర్ష మొలలు లాంటి అలాంటియి ఏవైనా ఉంటే వాళ్ళు వేడి వస్తువులు తినడం మానేసి మంచిగా రాగి జావ అలాంటివి తీసుకోవడం జరుగుతుంది వేడి వస్తువులని అన్నిటినీ వాళ్ళు అవాయిడ్ చేసేయాలి మంచిగా తిని మంచిగా ఉండాలి కొంతమంది చెట్ల మందుని కూడా యూజ్ చేస్తారు చెట్ల మందు వాడినప్పుడు అందరు పత్యంతో ఉండాలి పత్యం అంటే కారంతో తినడం ఇంకా పప్పు పాలు చికెన్ మటన్ ఇలాంటి ఏవి వాళ్ళు తినకూడదు ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి వాళ్ళకి దగ్గు ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు మంచిగా కారం లాంటివి గట్టివి ఏవైనా ఇస్తే వాళ్ళకి తగ్గిపోతుంది ఫీవర్ ఇట్ల వచ్చినట్టయితే వాళ్ళకి మంచిగా తడి బట్ట చేసి తుడవడం అలాంటి ఏ డిసీజ్ వచ్చినా వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ ఇస్తే మనకి తొందర వాళ్ళు మేల్కోవడానికి అవకాశం ఉంటుంది వేడి వస్తువులు అలాంటివి తినడం మానేసుకోవాలి ఒక వన్ ఇయర్ అట్లా అట్లయితే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు మనం ఆరోగ్యమైన వంటలను వాళ్ళకు చేసి ఇస్తే వాళ్ళు మంచిగా అవుతారు అలాగే ఇంకా వాళ్ళకి పాలల్లో రాగి మాల్ట్ అలాంటివి వాళ్ళకి ఆరోగ్యమైన రాగి జావ లాంటివి ఎండ పెట్టినప్పుడు రాగి జావ లాంటియి అలాంటియి వాళ్ళకు చేసి ఇవ్వాలి అట్లయితే వాళ్ళు తొందర మేలుకుంటారు ఇంకా ఇంక డయాల్సిస్ డయాల్సిస్ ఉన్న వారికైతే వాళ్ళు కరెక్టుగా ఫుడ్డు తీసుకోవాలి అట్లయితే తొందరగా రీకవర్ అవుతారు మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి రాగి జావ స్ప్రౌట్సు అలాంటివి తీసుకుంటే వాళ్ళు తొందర మేల్కుంటారు ఇడ్లీ ఇడ్లీ దోశ ఇలాంటివి ఏవైనా తినవచ్చు డయాల్సిస్కి వెళ్ళేముందు వాళ్ళు కొంచెం ఎంప్టీ స్ట మక్తో వెళ్ళేదే బెస్ట్ కాబట్టి వాళ్ళకి మనము మన ఇంట్లో కుదిరినంతమట్టుకి ఇడ్లీ దోశ ఉప్మా అలాంటివి చేస్తే వాళ్ళు వాళ్ళకి డయాల్సిస్ చేయడానికి తొందర ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు తొందర ఆరోగ్యాన్ని ఏమంటరు వాళ్ళ డి వాళ్ళా అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా రావడానికి మనం ఒక వాళ్ళకి ఇడ్లీయా దోశనా ఏదో ఒకటి ఏసిస్తే కొంచెం స్టమక్ అనేది ఫుల్ అయి ఉండకుండా ఎంప్టీ స్టమక్తో ఉంటారు అనమాట సో సో అందుకే మంచిగా చెయ్యాలని ఉంటుంది ఇంకా మన మన పల్లెటూళ్ళలో అయితే సామాజికంగా అందరికి వస్తూ ఉంటుంది ఏమంటా సర్ది దగ్గు అలాంటి అన్ని చిన్న చిన్న వాటికి మనం మంచి ప్రికాషన్స్ మంచి ఆరోగ్యమైన కరమైన వంటలు తీసుకుంటే చాలా మంచిది